మా ప్రదేశంలో ఎక్కువ టూరిస్టులు వచ్చే టూరిస్టులు వచ్చే ప్రదేశం ఏమంటే నందిహిల్స్ అనమాట బెంగళూరులో ఇక్కడ ఏంటంటే సన్ అనేది అప్పుడు రైజ అవుతుంది ఇక్కడ హిల్స్ పైన టాప్లో ఉండడం వల్ల నంది హిల్స్ అనేవి మనకు ఆ సన్ అనేది రైజ్ అయ్యేది మనకు కనిపిస్తుంది క్లియర్గా మనకి అక్కడ క్లౌడ్స్ అనేది ఫార్మ్ అయి ఉన్నది కానీ అన్ని కూడా కనిపిస్తాయనమాట మనకి ప్రతి ఒక్కటి ఆ సన్ అనేది రైజ్ అవుతున్నప్పుడు ఎంత క్లియర్గా ఎంత క్లారిటీ ఎంత బాగా కనిపిస్తుందో ఎలా రైజ్ అవుతుందో ఎలా ఏమని చాలా క్లారిటీగా కనిపిస్తుంది అది చూడ్డానికి ఎక్కడెక్కడ నుంచో టూరిస్ట్లందరూ చాలా చాలామంది వస్తారనమాట వాళ్ళందరూ కూడా మార్నింగ్ అది ఎప్పుడంటే మార్నింగ్ ఫ ఫైవ్ ఓ క్లాక్ అక్కడ గేట్స్ అనేవి ఓపెన్ చేస్తారు గేట్స్ ఓపెన్ చేసినప్పుడు అక్కడి నుంచి మనం వెళ్ళాలి వెళ్ళినప్పుడు మనకి నార్మల్గా అక్కడ స్టెప్స్ అనేవి ఉంటాయనమాట ఆ స్టెప్స్ అనేవి ఎక్కి మనం పైకి వెళ్ళాలి వెళ్ళే లోపల కొంచెం లే ఒక సిక్స్ సిక్స్ థర్టీ అయిపోతుంది ఆ టైంకి సన్ అనేవాడు రైజ్ అవుతూ సన్ రైజ్ అవుతూ ఉంటాడు ఆ టైంకి కానీ చూస్తే చాలా క్లియర్గా చాలా క్లారిటీగా కనిపిస్తారనమాట అక్కడి నుంచి ట్రావెల్ చేసేకి చాలా దూరం పడుతుంది కాబట్టి ఏక్కడెక్కడి నుంచో టూరిస్టులు అనేవాళ్ళు చాలా దూరం నుంచి చాలా రిస్క్తో చాలా వస్తారనమాట ఎంతైనా కూడా ఆ యొక్క కాసేపు వ్యూని చూడ్డానికి ఎక్కడెక్కడి నుంచో ఎంతంత దూరం నుంచో వస్తారు అక్కడ చలి కూడా చాలా బ చాలా ఉంటుంది చలి కూడా చాలా వేస్తుంది అది ఆ ప్రదేశం గురించి